నాకు ఇష్టమైంది ఏంటంటే చికెన్ అండ్ మటన్ నేను ఎక్కువ తినేది మాత్రం చికెన్ ఎక్కువ తినాలి అనుకున్నది చికెన్ బిర్యాని చాలా తింటాను తిన్నా కూడా తినాలి అనిపిస్తుంది చికెన్ బిర్యాని ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇలాంటివి చాలా తింటాను కానీ అవి హెల్త్కి మంచివి కావు అవి తినకండి మీరు నేను అయితే తింటాను